నమస్కారం అండి మీరు ఏమి కావాలండి అంటే అవతార్ రెస్టారెంట్ అని పేరు పెట్టింది అదే ఇక్కడ మా మౌంటేన్ బ్ల్యూ మౌంటేన్ ఉండేది అది స్పెషలు అంతేకాకుండా మేము కొన్ని డిషెసు అదే కొంచెం డిఫరెంట్గా డెకరేట్ చేసి ఇస్తాం అదే అవతార్ థీమ్లో డెకరేట్ చేసి ఇస్తాం మీరు ఇక్కడ చూసినట్టుయితే ఈ కుర్చీలు ఇవన్నీ అలాగే ఉన్నాయి నీలం కలర్లో ఇప్పుడు స్పెషల్ అయితే మీకు దమ్ చేసాం అండి ఇప్పుడే దమ్ బిర్యానీ

మీరు వె వెజిటేరియనా నాన్ వెజిటేరియనా నాన్ వెజిటేరియన్ అయితే దమ్ మేము టూ ఫిఫ్టీ ఫైవ్ ఇదిగోండి మెను కార్డ్ దీంట్లో అన్నీ ఉంటాయి బిర్యానీలు అయితే ఈ పక్క పేజీలో ఉంటాయి మీకు స్టార్టర్ ఏమన్న కావాలా అండి

ఫ్రైడ్ వింగ్స్ ఉన్నాయండి చిల్లి చికెను ఫ్రైడ్ వింగ్సు

మయోనీస్ కావాలండి మీకు వింగ్స్తో పాటు అంటే ఒకటి ఒక కప్పు ఇస్తాము దాంతో ఎక్స్ట్రా కావాలంటే మీరు ఎక్స్ట్రా పే చేయాలి ట్వంటీ రూపీస్

సరే అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టర్స్ తెచ్చేయా అండి సూప్ అయితే మీకు వెజ్ వెజ్ కావాలా నాన్ వెజ్

వెజ్లో అయితే ఇప్పుడు ఒకటి చీజ్ ఏమో వాళ్ళు తీసుకో అంటే ఇప్పుడే తయారు తయారు చేసారు తెస్తాం తెచ్చేమంటే తెచ్చేస్తాను ఇప్పుడు స్టార్టర్ తిన్నాక అప్పుడు బిర్యానీ తెచ్చుకుంటే బెటర్ కదా అయితే వేడి తగ్గిపోద్ది కదండి ప్రాన్స్ సరే అండి ఫ్రాన్స్ సరే అంటే అన్నీ రెడీగా ఉన్నాయి కాకపోతే మీరు స్టార్టర్ అయిపోయాక తెస్తే వేడిగా ఉంటుంది కదా అని సరే అండి అయితే ఇప్పుడు సూప్ తెమ్మంటారా ఫస్టు వింగ్స్ తేనా ఏండి సూప్ సరే ఇప్పుడు డ్రింకులు ఏమన్న కావాలా అండి ఈరోజు ఆఫర్ వచ్చి మీకు అన్లిమిటెడ్ అండి మీరు ఏది ఆర్డర్ చేసిన కానీ

అన్లిమిటెడు అయితే ఒక్కరికి అది మీరు ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరికి అన్లిమిటెడ్ కాదు ఒకరు తినాలి అది త్రీ హండ్రెడ్ పే చేయాలి మామూలుగా సింగిల్ బిర్యానీ అయితే టూ ఫిఫ్టీ మీకు బిర్యానీ అన్లిమిటెడ్ కావాలంటే త్రీ హండ్రెడ్ అండి అవునండి ఇంతే ఏదన్న ఎంతైనా కాదు ఏదన్న ఎక్సెప్ట్ ఐస్ క్రీమ్స్ అలాంటివి స్టార్టర్స్ కూడా అన్నీ ఇస్తాం మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అలా ట్రై చేస్తారా అన్లిమిటెడ్ రెండా ఒకటా రెండు తీసుకో అంటే మీకు టూ ఫిఫ్టీ కదా ఫిఫ్టీ రూపీస్కి మొత్తం అన్లిమిటెడ్ వస్తాయి కదా ఏదన్న ఇద్దరికి తీసుకుంటే సరిపోద్ది కదా సరే అండి అయితే స్టార్టర్స్ అన్నీ కలిపి దాంట్లో ఉంటాయి అన్లిమిటెడ్ ప్యాక్లో మీకు అది బెటర్ ఉంటుంది ఒకవేళ మీకు ఏమి టేస్ట్ నచ్చకపోతే నాకు చెప్పండి నేను అవి రీప్లేస్ చేస్తాను అప్పుడుకప్పుడు అంటే ఇప్పుడు ఏదన్న నచ్చలేదనుకో నచ్చలేదని చెప్పారనుకో నేను దాన్ని దాని బదులు వేరేది ఏమన్నా తెమ్మంటే తీసుకొస్తాను లేదంటే అదే వేరే తీసుకురమ్మంటే తీసుకొస్తాను సరే సరే డ్రింకులు తీసుకురమ్మంటారా లేదా తర్వాత తేనా డిజెర్ట్స్ ఏమన్న ట్రై చేస్తారా అంటే ఐస్ క్రీము కానీ ఐస్ ఏదన్న స్వీట్ ఏమన్న తింటారా కోవా అంటే కోవాతో చేస్తారు సపరేట్గా అదే కోవాతో కోవా విత్ ఐస్ క్రీమ్ బాగుంటుంది మా దగ్గర అదిస్పెషల్ అది తీసుకురమ్మంటారా బాగుంటుంది సరే అండి అది ఇది అన్నీ అయిపోయాక తీసుకొస్తాను సరే అండి